చంద్రిక ఫ్యామిలీ రెస్టారెంట్కి స్వాగతం అండి చెప్పండి మీకు ఎలాంటి బిర్యానీ కావాలి అండి అంటే మీకు ఇప్పుడు చికెన్ బిర్యానీలో మీకు ఉత్తి బిర్యాని చికెన్ బిర్యానీలో బిర్యాని గ్రేవీ బిర్యాని గ్రేవీ చికెన్ గ్రేవీ వచ్చి మీకు రెండు వందల యాబై రూపాయలు పడుతుంది అండి లేదంటే ఫ్రై పీస్ బిర్యానీ ఉన్నది అండి అది రెండు యాబై పడుతుంది అండి దమ్ బిర్యానీ ఉన్నది అండి దమ్ బిర్యానీ అన్నది అండి అందుట్లో మీకు ఇది అయితే త్రి టెన్ పడుతుంది అండి స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉన్నది అండి ఇందుట్లో ఇది అయితే స్పెషల్ ఫ్రై పీస్ అయితే మూడు వందలు అండి ఇందుట్లో మీకు పైన ఎగ్ అనేది వేస్తాము అండి మీకు మళ్ళీ స్పెషలు చికెన్ బిర్యానీ ఉన్నది అండి స్పెషల్ చికెన్ బిర్యానీ ఏంటి అంటే అండి బిర్యానీలో కూడా మీకు ఫ్రై పీసెస్ వస్తాయి అండి ప్లస్ గ్రేవీ చికెన్ గ్రేవీ అనేది వస్తుంది అండి అదేకాక ఇక్కడ మొఘలాయ్ బిర్యానీ ఉన్నది మొఘలాయ్ బిర్యానీలో రెండు దమ్ మొఘలాయ్ ఉన్నది అండి లేదు అంటే ప్లైన్ మొఘలాయ్ కూడా ఉన్నది అండి ప్లైన్ మొఘలాయ్ అంటే ఓన్లీ మూడు వింగ్స్ తీసేసేసి మొఘలాయ్ ఇచ్చేస్తాము అండి దమ్ మొఘలాయ్ అంటే మీకు చిన్నచిన్న ముక్కలు పీసెస్ క్రింద వచ్చి ఉంటుంది అండి పాట్ బిర్యానీ ఏమో త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి ఉత్తి ప్లైన్ అండి మొఘలాయ్ బిర్యానీ అండి మొఘలాయ్ బిర్యానీలో రెండు రకాలు ఉన్నాయి అండి అదే మీకు అది అందుట్లో మళ్ళీ స్పెషల్గా కావాలి అంటే మీకు చికెన్ కర్రీ విడిగా కూడా ఇస్తాము అండి మీకు ఎలాంటివి కావాలి అండి లేదా చికెన్ బిర్యానీలో స్పెషల్ ఎఫ్సి చికెన్ ఉన్నది అండి ఆ కర్రీ విడిగా కావాలా అండి మీకు అదే ఇప్పుడు మీకు బిర్యానీలో ఏం కలపవద్దు అంటారా అండి విడివిడిగా కాదండి అది ప్లైన్ బిర్యాని ఇమ్మంటారా లేదంటే బిర్యానీలో చికెన్ పీసెస్ ఉండవచ్చా అండి లేదు అంటే ఆ అదే అది కర్రీ విడిగా సపరేట్గా ఇస్తాము అండి చికెను పీసెస్ అందుట్లో ఉండవచ్చా లేదు అంటే వెజ్ క్రింద బిర్యానీ ఉండాలా అండి ఉండవచ్చు ఉండవచ్చు కదండీ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ ఇస్తాము అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అది అదికూడా బాగుంటుంది అండి సరేను అండి ఆ సరే అండి